మా స్థానిక ఆర్థిక వ్యవస్థలో అందరు ఉపయోగించే భాషా తెలుగు భాష మన తెలుగు భాషలో అందరు మాట్లాడుకోవడం వల్ల మనకు వ్యాపారంలో గల అవకాశాలు మరియు అందులో ఉన్న లొసుగులు మరియు దాని వల్ల కలిగే లాభాల గురించి మనకి ఎన్నో విషయాలు జరుగుతాయి వాణిజ్యం అనగా మన ట్రాన్సాక్షన్స్ అనగా మనం ఒక వస్తువుని ఎగుమతి దిగుమతి చేసుకోవడం ఒక వస్తువు ఎవరైనా పండించిన వ్యక్తి తనకు అవసరాన్ని తగ్గట్టు మాట్లాడి దాన్ని ఎంతకు అమ్మాలి ఎలా ఎలా పండించాలి ఎక్కడ నుండి తేవాలి అన్న విషయాలన్నీ తను తను ఎదుటి ఎదుటి వారికి కి వివరించగలడు అలా వివరించి వివరించగలగడం మనకు స్థానికంగా తెలుగు భాషలో కుదురుతుంది మనకు తెలిసిన భాష అయిన తెలుగులో మనకు అన్నీ విషయాలు చెప్పడం చాలా సులువుగా ఉంటుంది మరియు ఎదుటివారు కూడా వారికి తెలుగు భాష తెలిసినచో వారికి అర్థం చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది ఇలా తెలుగు అనేది మన స్థానిక వ్యవస్థలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతు ఉంటుంది ఆర్ధిక వ్యవస్థలు బలోపేతం చేయటానికి కూడా పనికి వస్తుంది ఇలా తెలుగు తెలిసిన వారు తెలుగులో వ్యాపారాన్ని కొనసాగిస్తు ఉంటారు